సిట్యుయేషన్ ఎక్స్ప్లైన్ చేయాల ఏ ప్రాబ్లెమ్ నాకు అర్థం కాలేదు ఓకే ఓకే అది మీ నుండి మాకు సర్వీస్ చాలలేదు మేము ఏమి అడిగినా కూడా చాలా వరకి రెస్పాన్స్ సరిగలేదు ప్రాపర్ రెస్పాన్స్ లేదు నిజమే అది ఎందుకని అంటే మీ కొంచం కూడా సదుపాయలు సరిగా లేకపోతే మేము కూడా చాలా అవస్థ పడాల్సి వస్తుంది కదా మాకు మేం పేషెంట్ గురించి ఏదైనా అడిగిన తెలుసుకోవాలి అన్నా కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం లేదు దానివల్ల మ పేషెంట్ పరిస్థితికి ఎట్లా ఉంది ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే మాకు కూడా ఆ కంప్లీట్ సిచువేషన్ ఎలా ఉంది అనేది తెలియాలి కదా అది అసలు చెప్పకుండా మేము ఏమి చేయాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేది కూడా తెలియకపోయే పరిస్థితులల్లో ఉంటే మాకు చాలా ఇబ్బంది కదా చేయండి ఎందుకంటే మేము వచ్చేది మేము పేషెంట్స్కి హెల్త్ బాగలేదని ఇంత దూరం వచ్చినటప్పటికి వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వకపోతే మాకు ఇబ్బంది కదా

ఓకే థ్యాంక్ యూ